హలో నమస్తే సార్ చెప్పండి ఎట్లా వచ్చారు ఓకే అండి మీ పిల్లలు వయసెంత మీకు ఎంతమంది పిల్లలు ఓకే అండి అడ్మి అడ్మిషన్స్ స్టార్ట్ అయి చాలా రోజులయ్యిందండి మీ పిల్లల్ని జాయిన్ చెయ్యాలి అనుకుంటే మీ పిల్లలవి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ తల్లి దండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్లు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు తీసుకొచ్చి అడ్మిషన్ చెయ్యించుకోవాలి ఫీజ్ ఏమి ఉండదండి ఇది జెడ్ బెండపూడి జెడ్పిపి హై స్కూల్ గవవర్నమెంట్ స్కూల్ అండి ఉన్నతమైన చదువు అందించే ఉపాధ్యాయులు ఉన్నారండి అంతే కాకుండా యాక్టివ్ వాళ్ళకి స్కూల్లో యాక్టివిటీస్ మంచిగా జరుగుతాయి ప్లే గ్రౌండు వాటిని వాళ్ళని ఆటలు ఆడించడానికి డ్రిల్ మాస్టర్స్ కూడా ఉన్నారు అంతే కాకుండా వాళ్ళకి బుక్స్ బ్యాగ్ షూస్ కూడా వాళ్ళకి ఫ్రీగానే ఇస్తారు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే అందుబాటులో ఉంటుంది టైమింగ్స్ తొమ్మిది టు ఐదు ట్రాన్స్పోర్ట్ ఏవి అందుబాటులో ఉండదండి మీరే డ్రాప్ చెయ్యాలి లేదంటే మీరే ఏదైనా ఆటో తెప్పించుకుని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేలా చూసుకోవాలి అంతే కాకుండా ఇక్కడ మేము చదివించేదే కాకుండా మీరు మీ పిల్లల్ని ఇంటి దగ్గర కూడా చదివించాలి ఓకే ధన్యవాదములండి